మండువా ఇళ్ళు పాతకాలంలో ఉండేటప్పుడు అండి అప్పుడు మొత్తం వాటికన్నా మొత్తం సార్లు జమ్మి గడ్డి అన్నీ కప్పుకొని ఉండేది అండి ఆ తరువాతలో జనరేషన్ కొంతకాలానికి పెంకులు వచ్చినాయండి పెంకుల తరువాటలో ఇప్పుడు మొత్తం మొత్తం అప్డేట్ అయిందండి వర్షం మొత్తం స్లాపులు మొత్తం ఇంట్లో కబోర్డ్స్ బీర్వాలు అన్నీ అంతా అప్డేట్ అయ్యాయి క్రింద గ్రానైట్ బండ మొత్తం వాకిళ్ళు పెయింటింగు స్ట్రక్చర్లు ఇవన్నీ రకరకాలు వచ్చినాయి అండి చాలా వరకే అప్డేట్ అయి ఉందండి ఇప్పుడు ప్రజెంట్ అప్పటికి ఇప్పటికీ మండ ఇళ్ళకి ఇప్పటికీ వాటికి అసలు ఇప్పుడు మండ ఇళ్ళు ఎక్కడ చూడాలన్నా కానీ అక్కడ రేర్ అండి ఎక్కడ ఒకటి ఉంటుంది చూడటానికి కూడా అసలుకి మనం చూసినా కానీ అది ఒక అద్భుతంగా ఫీల్ కావచ్చు అండి